హలో హలో అవునండి చెప్పండి ఓకే అండి మీరు ఎక్కడ ఎక్కడ తిరగాలి అనుకుంటున్నారు హైదరాబాద్లో చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి అండి చార్మినార్ గోల్కొండ బిర్లా మందిర్ నేను ప్లాన్ చెప్పాల అండి మరల మీరు మూడు రోజులు అంటున్నారు కదా మీరు నా సర్వీస్ తీసుకోండి నేను మీకు హైదరాబాద్లో హైదరాబాద్ ఔట్స్కర్ట్స్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ పోర్ట్స్ ఫోర్ట్స్ మాల్స్ అన్ని తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తాను అండి మీకు మీకు ఏలాంటి రూమ్స్ కావాలండి లైక్ ఫ్యామిలీయా స్టూడెంట్సా ఎలా అంటే ఓన్లీ గార్ల్సా బాయ్సా మీకు మంచి రూమ్స్ నేను అందిస్తాను మ్యాడమ్ మరి ఫైవ్ థౌసండ్ కూడా కాదు ఒక త్రీ స్టార్ హోటల్స్ మంచిగా ఉంటాయి మన ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళది హ్యాపీ హోమ్స్ అని చాలా బాగుంటుంది మీరు స్టే చేయవచ్చు వాళ్ళ అకోమోడేషన్ కానీ అన్ని కానీ నీట్ అండ్ డీసెంట్గా ఉంటుంది మరి టాప్ క్లాస్ కాదు మరి మిడిల్ క్లాస్ కాకుండా మోడరేట్గా బాగుంటుంది లేదు మీకు మంచి హై క్లాస్లో కావాలంటే నేను అలా కూడా చూపిస్తాను లేదండి మంచిగా ఉంటాయి మీకు మరి ఫైవ్ థౌసండ్ కూడా బడ్జెట్ అంటున్నారు కాబట్టి దాని కన్నా తక్కువ నేను మీకు చేయిస్తాను ఫోర్ మెంబెర్స్ అంటున్నారు కాబట్టి మీకు టూ రూమ్స్ ఇస్తాను ఈచ్ రూమ్లో ఇద్దరు ఉండవచ్చు లేదు మీకు కావాలంటే త్రీ త్రీ బెడ్రూమ్ రూమ్ ఇస్తాను మీరు అలా అడ్జస్ట్ అవుతాను అంటే అలా కూడా అడ్జస్ట్ అవ్వచ్చు అండి కానీ రూమ్ సర్వీసెస్ కానీ అన్నీ కానీ చాలా బాగుంటుంది మీరు ఫుడ్ అకామోడేషన్ కూడా తీసుకుంటాను అంటే నేను ఆ ఫుడ్ అకామిడేషన్ కూడా ఇస్తాను మాకు తెలిసిన వాళ్ళది ఉన్నది అందుకని నా నంబర్ నేను మీ వాట్సాప్ నంబర్కి ఇది మీ వాట్సాప్ నంబర్ కదండీ మా లొకేషన్ మా సర్వీసెస్ మా మెనూ కార్డ్స్ అన్ని మీకు నేను షేర్ చేసాను అండి మీరు ఏ టైమ్ అయిన మాకు చేయవచ్చు మీకు ఒకవేళ ఎమర్జెన్సీ ఉండినైట్ ఏలాంటి ఇబ్బంది ఉన్న మీరు మాకు రెస్పాండ్ అయితే మేము ఇమ్మీడియట్గా మీకు కావాల్సిన నెససరీ యాక్షన్స్ మేము తీసుకుంటాం ఎవరితో ఇబ్బంది ఉన్న చేసిన మేము వచ్చి మీకు హెల్ప్ చేస్తాం అండి మీరు కంప్లీట్లీ మా రెస్పాన్సిబులిటీలో ఉంటారు మేము మీకు అలాగే ఇక్కడ సిటీ పోలీస్ కానీ షీ మా దగ్గర షీ టీమ్ ఉంది అండి స్పెషల్లీ ఉమెన్ సేఫ్టీ కోసం వాళ్ళ నంబర్స్ కూడా మీకు ఆల్రెడీ మెనూలో ప్రొవైడ్ చేసి ఇస్తాము అయిన కానీ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్న ఎలాంటి డౌట్స్ ఉన్న మీరు మాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడన్న కాంటాక్ట్ అవచ్చు మెడికల్ ఇష్యూ వచ్చిన మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మేము ఇమీడియట్గా వచ్చి మీకు కావాల్సిన నెససరీ ట్రీట్మెంట్స్కి పే చేస్తాం ఇవన్నీ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి మ్యామ్ మీకు వాట్సాప్ నంబర్కి అన్నీ షేర్ చేస్తాను మ్యామ్

ఇవా జాయిన్ అవ్వండి మ్యామ్ మీరు ఎప్పుడన్న రావచ్చు ట్వంటి ఫోర్ బై సెవెన్ మా సర్వీస్ అవైలబుల్ ఉంటుంది మీకు వాట్సాప్లో అన్నీషేర్ డీటైల్స్ చే మీ స్వీట్ నేమ్ నేను మీకు స్వాతిగారు నేను మీకు వాట్సాప్లో అన్ని షేర్ చేసాను థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్